మా ప్రాంతంలో కుట్లు అల్లికల సమూహంలో ప్రత్యేక పద్ధతులు ఇలాంటి సాంప్రదాయాల దుస్తులే ధరించాలనేవి చాలా ఉన్నాయి ఎందుకంటే సాంప్రదాయం పద్ధతులు పాటించే సాంప్రదాయ దుస్తులను ధరించడం ఆచారం ఎందుకంటే మేము పల్లెటూరులో ఉన్నాం కావున కావున సాంప్రదాయమైన దుస్తులని ధరించదానికి చూస్తారు ఎందుకంటే మోడ్రన్ డ్రెస్సులు అలాంటివి వేస్తే ఇక్కడ ఒప్పుకోరు కావున సాంప్రదాయ దుస్తులను వేసుకోవడానికి మేం మ్యాక్సిమం ప్రయత్నిస్తాము మరియు అది మా సాంప్రదాయం కూడా అలాగే కుట్లు అల్లికలు ఇలాంటివి ఎన్నో అల్లికలను మరియు కుట్లు వేయటం ఇలాంటివి కూడా మా ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి మరియు బట్టలను పట్టుతో నేయడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మరియు సాంప్రదాయ దుస్తులు అంటే లంగా ఓణీలు వేయడం మరియు లంగా ఓణీలు చీరలు కట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి